టీంని ఎలా గెలవాలి అనేది ఖోఖోలో అయితే చాలామంది ఆడతారు క్రికెట్లో అయితే రెండు టీంలు దాంట్లో కూడా రెండు టీంలు ఉంటాయి ఒక్కొక్క టీంలో తొమ్మిది తొమ్మిది మంది ఉంటారు ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఇద్దరు ఉంటారు ఒక్కొక్క టీంకి వాలీబాల్లో అయితే ఆరు ఆరు మంది ఉంటారు పన్నెండు మంది ఎక్స్ట్రా ప్లేయర్లతో కలిపి మొత్తం ఇంకా ఎక్స్ట్రా ఇద్దరు ఉంటారు దాంట్లో

చాలామంది ఆడతారు ఇవాళ రేపు పిల్లలు అందరూ ఈ క్రికెట్నే ఆడుతున్నారు ఇక ఈ ఆట చాలా ఈజీగా ఉంటుంది అలాగే కబడ్డీ కబడ్డీ అంటే స్కూల్లో స్కూల్లో చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఆడతారు ఇది చాలా ఇది ఆడాలంటే చాలా టెక్నిక్స్ కావాలి ఇది ఆడాలంటే ఇంకా దీంట్లో కూడా పాయింట్స్ ఉంటాయి ఏ ఏ టీంకైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే గెలుస్తారు ఒక్కొక్క టీంకి మొత్తం గేమ్లో ఆడే వారికి చాలామందికి దెబ్బలు తగులుతాయి అవి ఇవి చాలా చాలా మంది కింద పడతారు లేస్తారు అన్ని ఉంటాయి దీంట్లో అంతే ఇంకా ఏం లేదు